నేను బైక్ నడిపేటప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ లేకుండా ఉండే హైవే మీద వెళ్ళటానికి ఇష్టపడుతాను అయితే కొన్నిసార్లు నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళవలసినప్పుడు పట్టణాలలో అయితే నగరాల్లో చాలా ట్రాఫిక్ ఉండి చాలా ఇబ్బంది పడుతాను అలాగే మరి పల్లెల మీద వెళ్ళినప్పుడు అక్కడ సరిగా రోడ్లు ఉండడం ఉండకపోవడం తర్వాత వర్షాలు వల్ల గుంతలలో నీళ్ళు ఉండటం అలాగే రాత్రుల్లో నడిపేటప్పుడు అనేక వన్య ప్ర ప్రాణులు రోడ్లు దాటడం వల్ల చాలా ఎదురు సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంటుంది అలాంటప్పుడు నేను బండి నడిపేటప్పుడు చాలా నెమ్మదిగా నేను నడుపుతాను దానివల్ల ఎటువంటి వన్య ప్రాణులకు హాని కలుగదు తర్వాత నేను ట్రాఫిక్ రూల్స్ని ఎప్పుడు పాటిస్తాను సో దానివల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నేను సమాజంలో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తాను